హలో షాహిద్ గారేనా మాట్లాడేది ఆ నేను మీ నేను మీ నెంబరు మీ ఏజెన్సీ నుంచి తీసుకున్నాను నేను టాక్సీ బుక్ చేసాను అది మీరే డ్రైవర్ అని తెలిసింది అందుకే మీకు కాల్ చేసాను నేను బుక్ చేసి రెండు గంటలు అవుతుంది నేను వెళ్ళాల్సి టైం చాలా దాటిపోతుంది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఒక గంట నుంచి నా లొకేషన్లో వెయిట్ చేస్తున్నాను కానీ మీరు ఇప్పటికీ ఇంకా రాలేదు మీరు ఇంతకంటే ఆలస్యం చేస్తే నేను మీ ఏజెన్సీకి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది కొంచెం త్వరగా రండి